ఏమండి చెప్పండి మేడం ఓకే ఏరియా వైజ్ అయితే బాగానే ఉంటుందండి మీకేం ప్రాబ్లెమ్ ఉండదు అందరూ సపోర్టివ్గానే ఉంటారు ఏదైనా ప్రాబ్లెమ్ వస్ అదేముండదండి ఎవరో ఒకళ్ళైతే ఉంటారు కానీ ఇంక అన్నీ కన్వీన్స్ చేసుకుని వెళ్ళిపోవటమే మీటింగ్స్ పెట్టుకోవాలి వాళ్ళని ప్రాపర్గా వాళ్ళ మైండ్సెట్ కాబట్టి కొంచెం మనం కూడా పుషాన్ చేస్తే సెట్ అయిపోతారు ప్రాబ్లమ్ ఏముండదండి ఎప్పుడొస్తార్ ఏరియాకి వచ్చినా ఓకే సెట్ అయిపోయిందాండి సెట్ అయిందా అన్ని తీసుకున్నారా అంటున్నా ఓకే ఓకే ఓకే ఏం ప్రాబ్లెమ్ లేదండి సెక్యూరిటీగానే అన్ని మనకి సిసి కెమేరాలు అన్నీ అవైలబిలిటీ ఉంటాయి మీకు ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదు కమ్యూనిటీలో మీరు ఏదైనా సజెషన్ ఇచ్చినా లేదా ప్రాబ్లెమ్ ఉందని చెప్పినా కూడా వీళ్ళు తొందరగానే రియాక్ట్ అవుతారు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి హ్యాపీగా ఉండిపోవచ్చు పిల్లలు కానీ అందరూ కలిసిపోతారు ఇబ్బంది ఏం ఉండదు ఓకే అన్ని షూర్ అండి వచ్చేయండి అందరం హ్యాపీగా ఉండచ్చు నో ప్రాబ్లమ్ ఓకే మ్యామ్